ఎందరో వీరుల త్యాగఫలం మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో మహానుభావులు అందులో మన తెలుగు వారు కూడా ఉన్నారు అయితే చరిత్ర అందులో కొందరిని మాత్రమే గుర్తుంచుకుంది అంటే తెలుగు వీరులో అతి కొద్ది మంది మాత్రమే నేటి జనరేషన్కు తెలుసు విప్లవం నా జన్మహక్కు అని మన తెలుగు గడ్డపై గర్జినచిన వీరుడు అల్లూరి సీతారామరాజు భారతదేశంలో బ్రిటిష్ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ మన్ మన్యం ప్రాంతంలోని గిరిజనులకు చైతన్యపరిచి సమీపంలో జరిగే అన్ని పోలీస్ స్టేషనల పై దాడులు చేసి రెండు సంవత్సరాల పాటు బ్రిటిష్ గవర్నమెంట్ వారిని ఉప్పు తిప్పలు పెట్టి చివరికి స్వరాజ్యం కొరకు అమరుడయ్యాడు స్వాతంత్ర పోరాటంలో తెలుగు వీరుడు అంటే అందరికీ గుర్తుండే పేరు అల్లూరి ఇక ఏ జాతికైనా తన ఉనికి చాటింనికి ఒక పతాకం కావాలి అలాంటి పతా కాన్ని మన భర్త జాతికి అందించిన మహనీయుడు పింగళి వెంకయ్య ఆయన తెలుగువాడు కావడం తెలుగు జాతి అదృష్టం ఈ ఇద్దరి గురించి తెలియని నేటి జనరేషన్ ఉండదు అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ళ ముందై బ్రిటిష్ దుష్టపాలన దుష్ట పాలన మనకుతెలు తెలుసు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఆయుధ్య పోరాటం ద్వారానే స్వాతంత్ర వస్తుందని నమ్మి దాన్ని కొరకై తన ప్రాణాలర్పించిన యోధుడు అయితే ఈ చరిత్రలో పుస్తకాలలో పెద్దగా ఈ మహానుభావుడు గురించి చెప్పకపోయినా ఇటీవల చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఉయ్యాలవాడ సినిమాతో ఆయన చరిత్ర కూడా అందరికీ తెలిసింది అయితే ఇంకా తెలియని వీరులు ఎందరో ఉన్నారు అందులో విశాఖపట్నం జిలా జిల్లాకి చెందిన దేవుడు బాబు ఒకరు అసలు ఈ పేరు ఇప్పుడు ఎక్కడ విని ఉండరేమో నేటి యువత అంతెందుకు ఆయన జన్మించిన విశాఖవసులకే పేదగా ఆయన ఎవరో తెలియకపోవచ్చు అయితే ఇవాళ ఆయన వర్ధంతి ఈ సందర్భంగా ఈ దేవుడు బాబు ఎవరు ఆయనగొప్పతనం ఏంటో తెలుసుకుందాం మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం విదేశీ పటోవా కాదీ ఉద్యమం తదితర ఉద్యమాలు చాలా చురుకుగా పాల్గొని జైలుకు వెళ్లి లాటి దెబ్బలు కూడా తిన్న ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు దేవుడు బాబు ఒకరు అయినా పన్నెండు వందల ఆగస్టు పన్నెండు పన్నెండవ తేదీ ఆగస్టు పంతొమ్మిది వందల పన్నెండవ విశాఖపట్నంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున తన ఎనభై ఏటా కన్నుమూశారు